మేము కర్ణాటక నుండి మీ ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేయాలనుకుంటున్నాం ఏమేం ప్లేస్ విజిట్ చేయడానికి బాగుంటాయి చెప్పండి ఎంత ఎంత పైసలు పడతాయి అండి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది మనం అక్కడ మనకు లోకల్ బస్సెస్ లోకల్ ట్రైన్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటాయా ఎక్కువ ఎక్కువ ఖర్చు అవుతుందా తక్కువ లోనే అయిపోతుందా తక్కువ బడ్జెట్లోనే అయిపోతుందా ఇక్కడ మా మా దగ్గర నుంచి మేము కార్లో వస్తే బెటరా లేకుంటే అక్కడ్నే కా అదే బస్సు లేకుంటే ట్రైన్లో వెళ్ళడం బెటర్ అంటారా ఎట్ల ఎక్కువ పైసలు ఖర్చు అవుతాయి అవునా సరే అండి కానీ చూడ్డానికైతే ఎన్ని డేస్ స్పెండ్ చేయొచ్చు మనం అక్కడ మనకు లోకల్ ఫుడ్ బాగుంటుందా రెస్టారెంట్స్ అవైలబుల్గానే ఉంటాయా ఏ టైంలో అయినా సరే అండి ఒకసారి వచ్చేముందు మీకు కాల్ చేస్తాము మీరు ఇంకా అన్ని డీటెయిల్గా తెలుసుకుని ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు ఓకే థ్యాంక్ యు